నమస్తే అండి విజేత సూపర్ మార్కెట్ కాకినాడ హౌ క్యాన్ ఐ హెల్ప్ యు అండి చెప్పండి ఓకే అండి ఉందండి డోర్ డెలివరీ చేస్తాం చెప్పండీ ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి రెండు కేజీలా ఓకే అండి ఓకే ఓకే అండి అన్ని ఉన్నాయి ఓకే అండి ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ ఇవ్వమంటారా

అది ఎంతిమ్మంటారండి ఓకే అండి అంతేనా అండి ఇంకేమన్న కావాలా ఓకే అండి మీ అడ్రస్ చెప్తారా ఓకే అండి మీకు వన్ అవర్లో డోర్ డెలివరీ చేస్తామండి బిల్ మీకు పంపిస్తాం మేము సరుకులతో పాటు మీకు డెలివరీ వచ్చాకనే బిల్ పే చేయాలండి సరే అండి థ్యాంక్ యు ఫర్ కాలింగ్ ఓకే అండి